జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి ప్రాధాన్యం వహిస్తున్న క్రీడ క్రీడా ఆటలు ఏంటి అంటే మన అందరికి తెలుసు అండి చిన్నప్పుడు మనము గ్రౌండుకి వెళ్ళి మట్టి మీద ఆడుకునే వాళ్ళం కబడ్డీ ఒక ఆట ఇంకొకటి ఏంటి అంటే ఈ ముందు ఒక కొన్ని సంవత్సరాల్లో ఈ క్రికెట్ అనేది ఏంటి అంటే బాగా అభివృద్ధి చెందింది అండి ఆ క్రికెట్ ఒకటి చెప్పగలం ఈ కబడ్డీ అనేది ఏంటి అంటే ఇప్పుడు ఒక నాలుగు సంవత్సరాల క్రితం నుంచి అనుకుంట నాకు కబడ్డీ అంటే చాలా ఇష్టం అండి ఆడడము ఈ కబడ్డీ అనేది ఏంటి అంటే నాలుగు సంవత్సరాలు నుంచి జట్లు తీయటం సో ఒక్కొక్క ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క జట్టును తీయడం ఇలాగా ఇరవైతో ఇలాగ కొన్ని జట్లు తలపడం ఇవన్నీ ఏంటి అంటే ఆ దాంట్లో లెగడం వల్ల ఒక ఈ ప్లేస్లో ఈ యొక్క ప్రాంతంలో ఈ ఆటకి ఒక ప్రాధాన్యత ఉంది ఈ ఆటని వాళ్ళు ఓకే ఈ ఆటని వాళ్ళు ప్రాధాన్యం ఇస్తున్నారు అని చెప్పి ఇవన్నీ ఇచ్చరుగా జరుగుతుంది ఇదే కాదు అండి మండల స్థాయిగా ఇప్పుడు మా ఇప్పుడు మా పిల్ల ఇప్పుడు మా పిల్లల పిల్లలకి దగ్గరకు వచ్చేడానికి ఏంటి అంటే స్పోర్ట్స్లో మండల లెవెల్స్లో కూడా అంటే మండల వారీగా జిల్లా వారీగా కూడా ఆటలు వీళ్ళు చేస్తున్నారు అండి ఇంకొకటి ఇది కాకుండా ఇంకోటి ఏంటి అంటే క్రికెట్ అండి క్రికెట్ కూడా ఏంటి అంటే ఈ క్రికెట్ అనేది కూడా ఈ క్రికెట్ అనేది కూడా బాగా ప్రాధాన్యం జరుగుతుంది అండి ఈ క్రికెట్ను కూడా చాలా మంది ఆడుతున్నారు ఈ క్రికెట్ని కూడా ఏంటి అంటే చిన్నప్పటి నుంచి స్కూల్స్లోని అలాగే మండల వారీగా జిల్లా వారీగా అలాగే ఇలా రాష్ట్రం వారీగా ఇలాగా ఆడడం జరుగుతుంది ఇవి కొన్ని కొన్ని కింద వాటిల కింద వీటిని పేర్కొనగలము అండి మనం